నమస్కారమండి నాగు గారు నా పేరు అర్జున్ అర్జున్నండి సురేష్ గారు పంపిచారండి మీరు మీరు ఈవెంట్స్ అవి కండక్ట్ చేస్తూ ఉంటారని చెప్పి చెప్పారు ఇంట్లో ఊ ఊరండి మాది కాకినాడ దగ్గర అవునండి కాకినాడే కాకినాడ సర్పవరమండి కాకినాడలో సర్పవరం దగ్గర సర్పవరం అదేనండి అంటే మా చెల్లెలిది పెళ్ళి పె పెట్టుకున్నామండి వచ్చే నెల్లో వచ్చే నెల్లో పదిహేనో తారీకున దానికి సంబంధించి కొన్ని ఈవెంట్స్ అవి మీరు కండక్ట్ చేస్తారని సురేష్ గారు మీ నెంబరిచ్చారండి మిమ్మల్ని సంప్రదించమన్నారు అందుకని ఒకసారి మీతో మాట్లాడుదామని చెప్పి చేసాను మా అమ్మాయే మా చెల్లెలిదండి చెల్లెలిగారు అంటే మీరు ఏమేమి కండ ఏమేమి ఈవెంట్స్ పెడతూ ఉంటారండి అంటే ఇప్పుడు ఉంటాయి కదండి అంటే ఓకే సరేనండి అదేనండి అదే కావాలి అంటే పెళ్ళి మొదలు దగ్గర నుంచి మొత్తం అంతా అయ్యే అంత వరకు ఏమేమి చేస్తారో అవన్నీ పెట్టి చేసే లాగా కావాలండి దగ్గరగా దగ్గర దగ్గరగా ఒక నాలుగొందల నుంచి ఐదు వందల మంది ఉంటారండి అంటే అందరూ అందరూ కలిసి అందరం మొత్తంగా అంటే ఇంటి దగ్గర ఉన్నాదండి ఒక ఐదు సెంట్ల స్థలముంది సరిపోతుందా లేదా అని కొద్దిగా డౌటేనండి ఒకసారి మీరొచ్చి చూసి దాని మీరు చెప్తే గనుక మండపం సీట్ బుక్ చేసుకోవచ్చో లేదో మీరు చెప్దురు కానీ అది కూడా చూసుకోవాలండి అవునండి వాహనాలు నిలిపడానికి కూడా మనకి కావాలి అదే అండి ఐదు సెంట్లు సరిపోతాదా లేదా అనిచెప్పి కొద్దిగా డౌ అనుమానంగా ఉందంతే మిమ్మల్ని మీరొకసారి చెప్తే చూసి సరేనండి అంటే ఇప్పుడు మండపంలో మరి భోజనాలు ఏర్పాట్లు షామియానా అవి కూడా ఇంక ఆయన్ని మీ దగ్గరే ఉంటాయండి ఇంకా మరి పూల డెకరేషను ఇవి ఇంక బెలూన్ డెకరేషను ఇవన్నీ ఇంక కలిపే కదండి అన్ని మండపం అలంకరణ సరేనండి సరేనండి అదుందా అదేండి అవునండి అంటే నాలుగొందల మంది నుంచి ఒక ఐదొందల మంది ఉంటారండి ఏమేమి ఐటమ్సు బాగుంటాయో అని కూడా ఒకసారి మీరు క్యాటరింగ్ అన్నారు కాబట్టి ఏమేమి ఉంటాయి చెప్తే అండి దాని బట్టి మేము తీసుకుంటాం ఆయ్ ఓకే ప్లేటుకొచ్చి రెండొందలు పడుతుందండి అంటే మరి ఇప్పుడు అంది ఇప్పుడు ఐదొందల మందిలో మనకి వెజిటేరియన్స్ కూడా ఉంటారండి వెజిటే వెజ్ తినేవాళ్లు అంటే ఎక్కువ మంది ఉండరు కానీయండి అంటే ఆ రోజు కొద్దిగా వారం రావడంతో మిగతా ఎక్కువ మంది నాన్ వెజిటేరియన్ కూడా తింటారు మరి కర్రీస్ అది కూర కూరలనేది ఏమేమి పెడతారండి వెజ్లో

అదే అండి అంటే ఇది తినలేదు అదే వెజిటేరియన్ అందుకు ఇంక బాగుంటుంది కదా అని చెప్పి అనుకున్నాము మేము సరేండి అయితే ఇంక అన్నీ అదేండి అదే అదే ఇంక అన్నీ మీరు చూసుకొని మొత్తం పెళ్ళి మొదలయ్యే నుంచి మొత్తం పూర్తయ్యే వరకు అన్నీ కొద్దిగా ఈవెంట్గా కాక మా పెళ్ళి మీరు చేసుకునేలా చూడండి అడ్ అడ్వాన్సు పంపిస్తా అంటే మీరొక ఇప్పుడు పెళ్ళి వచ్చే నెల్లో కాబట్టి మీరొక వారం రోజులు ముందొకసారి మీరు కలిస్తే కనుక మీరు ఇంటి దగ్గర కూడా మీరొకసారి స్థలమనేది చూసిన తరువాత మండపం బాగుంటాదని చెప్తే మనము బుక్ చేసుకుందామండి అడ్వాన్సు కూడా ఇచ్చేస్తాను మీకు సరేండి మీరు చూసి మాకి ఎలాగ బాగుంటుందో అలాగ చేద్దురు కానీ అదేండి అదేండి అదేండి అవునండి సరేనండి అయితే నేను చేస్తానండి అయితే నమస్తే అండి